హలో

పెయింటింగ్ వేస్తారా అండి పెయింటింగ్ పని చేస్తారా పెయింటింగ్ పని చేస్తారా అంటున్నాను ఎన్ని సంవత్సరాలు నీకు ఎక్స్పీరియన్స్ ఉండబట్టి పోనీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వేసారా చిన్న చిన్న వాటికా పెద్దవి అంటే ఎన్ని ఫ్లోర్స్ పెద్దవి అంటే ఎన్ని ఫ్లోర్స్ వేసారు మీరు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ చేస్తాను అంటే అప్రాక్స్మెట్లీ ఒక అపార్ట్మెంట్ అన్నమాట కానీ అపార్ట్మెంట్ మొత్తం మీద వేసారా లేకుంటే అయితే దాంట్లో కొన్ని వేసారా మొత్తం ఎన్ని ఐదు ఫ్లోర్లు దాదాపు టెన్ టెన్ పది పోర్షన్లు వస్తాయి అన్నమాట పదకొండు పోర్షన్లు ఎవరైనా మేషన్స్ ఏం పేరు ఏం పేరు ఏం పెయింట్ వాడితే బాగుంటుంది మరి శ్రీరామ్ శ్రీరామ్ తీసుకుంటే బాగుంటుంది లేకుంటే అడ్వాన్స్ తీసుకుంటే బాగుంటుందా అడ్వాన్స్ అయితే ఓకే కదా నీకు ఏషియన్ పెయింట్స్ దాంట్లనే బర్జర్ చూద్దామని చెప్పి పెయింట్ సరే పర్లేదు దానికి దానికి అంత పెద్ద ఇష్యు కాదు నీకు అది బర్జర్లో నాకు తెలిసి మీరు ఒక్కసారి వస్తే బిల్డింగ్ చూపెడతాను అడ్రస్ నీకు అడ్రస్ చెప్తాను బిల్డింగ్ చూపెడతాను బిల్డింగ్ వచ్చిన తరవాత మనం మాట్లాడుకుందాము చెప్పండి మీరు వస్తే ఒకసారి నా బిల్డింగ్ చూపెడతాను నా బిల్డింగ్ కూడా ఒక త్రీ ఫ్లోర్స్ ఉంటుంది పెద్ద బిల్డింగే దాన్ని దాన్ని దాన్ని మీరు ఒకసారి పెయింటింగ్ ఎన్ని రోజులు వేస్తారు అప్రాక్స్మెట్లీ బిల్డింగ్కి ఇట్లా వేస్తే అని చెప్పేసి మనుషులు ఉండరా మీ దగ్గర మరి మనుషులు ఉన్నారా మీ దగ్గర అంటున్నాను మరి ఓకే మీరు అయితే మీరు అయితే రండి ఒకసారి వస్తే మీకు దానికి వాట్సాప్ ఇదే నంబర్ మీకు మెసేజ్ చేస్తాను నా అడ్రస్ లోకేషన్ పంపిస్తాను మీకు ఆ అడ్రస్కి రండి వచ్చిన రోజు చూసి చూడండి చూసిన తరువాత మనం మాట్లాడుకుందాము మళ్ళీ ఒకసారి రైట్ రైట్ రైట్